హలో సార్ బిర్యానీస్ ఏమేమి ఉన్నాయి సార్ అవును సార్

ఓకే ఓకే ఏవండీ కోనసీమ కోనసీమ కోడి పిల్ల దొరుకుతుందా

కోనసీమ కోడి పిల్ల కానీ ఉలవచారు చికెన్ బిర్యానీ కానీ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా సార్ ఉలవచారు ఎంత టైం పడుతుంది సార్ రావడానికి వన్ అవర్ ఆ సార్ ఎందుకు సార్ అంత టైం కొంచెం ఫాస్ట్గా అవ్వదా ఓకే రేట్ ఎంత సార్ అది ఉలవచారు టూ సెవెంటీ ఓకే అంటే ఇప్పుడు మటన్ బిర్యానీస్ ఏమేమి ఉన్నాయండి ఓకే మటన్ దమ్ ఎంత పడుతుంది సార్ టూ నైంటీ సార్ అదన్న కొంచెం ఫాస్ట్గా వస్తుందా అంటే తినడానికి ఇప్పుడు రెడీగా ఏం వస్తయి సార్ చికెన్ బిర్యాని అది అది ఎంత సార్ కాస్టు వన్ ట్వంటీ అంటే దానిలో కర్రీ కర్రీ కాని గ్రేవీ కానీ ఏమన్నా వస్తాయా సార్ అంటే చారుమ ఓకే మరి ఇప్పుడు మనకి పార్సిల్ తీసుకెళ్లాలి అంటే ఎంత టైం పట్టిది సార్ హాఫ్ హాఫ్ ఎన్ అవర్ పట్టిద్దా సార్ ఏదైనా ఒక ట్వంటీ మినిట్స్లో అయితుందా సార్ కొంచెం ట్రై చేయండి సార్ వేరే దూరం తీసుకుపోవాలి